హలో

ఏమండి ఎవరండీ ఏమి మొక్కలండి మా ఇద్దరూ ఇప్పుడు మా దగ్గరైతే వంగ మొక్కలున్నాయ్యండి వంగ మొక్కలు టమాటా పండుతుందండి ఇప్పుడు బెండలు వంగలు టమాటా ఇప్పుడైతే ఈ కాలంలో పండేవి ఇవ్వేనండి బెండలు వంగలు టమాటా